నమస్కారమండీ ఏం కావాలండీ మీకు పుస్తకాలా ఉన్నాయండి మీకు ఏ రకమైన పుస్తకాలు కావాలండి మా దగ్గర వివిధ రకాల పుస్తకాలు ఉన్నాయండి మా దగ్గర వంద పేజీల పుస్తకాలు ఉన్నాయి ఇంకా రెండు వందల పేజీల పుస్తకాలు ఉన్నాయి ఇంకా మూడు వందల పేజీల పుస్తకాలు ఉన్నాయండి మీకు ఏం ఏ రకమైన పుస్తకాలు కావాలండి వంద పేజీలది అయితే యాభై రూపాయలు పడుతుందండి రెండు వందల పేజీలది అయితే మీకు వంద రూపాయలు పడుతుందండి మూడు వందల పేజీలది అయితే రెండొందలు పడుతుందండి మీకు ఏం కావాలండి అవునా అండి వంద పేజీలు మీరు పది తీసుకుంటున్నారా అండి పది అయితే మీకు ఐదు వందలు అవుతుందండి ఇంకా రెండొందల పేజీలది వచ్చి వెయ్యి రూపాయలు అవుతుందండి మొత్తం పది రెండు కలిపి మీకు పదిహేను వందలు పడుతుందండి తప్పకుండా అండి తగ్గిస్తాము ఇంకేమైనా కావాలా అండి ఇవే చాలా అండి ఇంకా మూడొందల పేజీల పుస్తకాలు ఏమొద్దా అండి మొత్తం మీకు పదిహేను వందలు అవుతుందండి మీరు ఎప్పుడూ వచ్చి తీసుకుంటారు కనుక నేను మీకు వంద రూపాయలు తగ్గిస్తున్నానండి పద్నాలుగు వందలకి ఇస్తాను ఇవ్వమంటారా అండి ఇస్తున్నాను అండి ఇదిగోండి ధన్యవాదాలండి